మాకు గోదావరి అనే నది ఒకటి ఉంది అందులో ఎక్కువ మంది రోజు బోటింగ్ చేసి చేపలు పడుతు ఉంటారు అది టూరిజం కూడా ఎక్కువగా వాడుతు ఉంటారు మనం బోటింగ్కి ఆ షిప్పులు ఎక్కితే వాళ్ళు అనేకమైన సీనరీస్ చూపిస్తు ఉంటారు అలాగే జాలర్లు చేపలు పట్టడానికి బోటింగ్ చేస్తు ఉంటారు అందులో చాలా చేపలు మాత్ మత్స్య జీవులు ఎక్కువగా ఉంటాయి కావున అన్నీ జీవులు వాటిని బాగా ఎక్కువగా ఉండడంవల్ల మనకి జాలర్లు పడుతు ఉంటారు అదేకాక మా ప్రాంతంలో వరదలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఎందుకంటే మీ మాకు ఈ నది ఉండడం వల్ల ఎక్కువగా వరద బేగ వస్తు ఉంటుంది దాని వల్ల కరువు కూడా ఏర్పడుతు ఉంటుంది దీనివల్ల మాకు చాలా సమస్యలు ఎదురు ఎదురుకుంటున్నాము ఇది మా సమస్యలు